చెప్పండి సార్ చెప్పండి సార్

సార్ నేను అసలు లేను సార్ నేను ఊరిలోనే ఒంగోల్లో ఉన్నాను సార్ నేనిప్పుడు ప్రెసెంట్ సార్ నేను అసలు ఒంగోల్ నుండి వచ్చి రేపు మా ఇంట్లో చెప్పేసి వస్తాను సార్ స్టేషన్ దగ్గరకి అదే అదే రేపు వస్తాను సార్ రేపు రేపు సాయంత్రం ఐదింటికి వస్తాను సార్